నేను నా జీవితంలో ఎక్కువ విజయాలు సాధించకపోయినా ప్రస్తుతానికి నేను బాగా గర్వపడే విజయాల్లో మొదటిది నా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నాకు టెన్ బై టెన్ వచ్చి కాలేజ్ ఫస్ట్ రావడం అది నాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఎనలేని ధైర్యాన్ని తీసుకొచ్చింది నాతోపాటు నా కుటుంబం అంతా ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంది పైగా నేను ఆ ముందు సంవత్సరం సరిగ్గా మార్కులు తెచ్చుకోలేని బాధని తొలగించింది నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అలాగ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మంచి ర్యాంక్ తెచ్చుకున్న టెన్త్లో సరిగ్గా రాకపోయేసరికి నేను ఎంతో బాధపడ్డాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కులు మంచిగా రావడం అది నాకు ఎంతో విజయాన్ని తీసుకొచ్చింది అలాగే ఇంజనీరింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సంవత్సరం నేను ఎంతో భయపడ్డాను మంచి మార్కులు వస్తాయా పాస్ అవుతానా లేదా అని కాని ఫస్ట్ సంవత్సరంలో నాకు నైన్ పాయింట్ త్రీతో క్లాసులో బాయిస్లో వన్ ఆఫ్ ది టాప్గా నిలిచినప్పుడు నాకు ఎంతో ఆనందంగా వేసింది తర్వాత మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ కొన్ని కొన్ని సార్లు అవ్వటం లేదు కానీ ఖచ్చితంగా ఈ రెండు విజయాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి అలాగే నేను సాధించిన మొదటి చిన్న విజయం ఏంటంటే చిన్నప్పుడు నాటకాలు వేయడంలో మంచి అవార్డు ఒకటి వచ్చింది అలాగే ఎస్సే రైటింగ్స్ డ్రాయింగ్స్ డ్యాన్స్ చేయడం వల్ల ఒక గిఫ్ట్ ఇచ్చారు కాలేజీలో ఇలాంటివి కొన్ని కొన్ని విజయాలు నాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాయి ఒకసారి ఈ టీవీలో ఒక ప్రోగ్రాం చేయడం వల్ల డ్యాన్స్ ప్రోగ్రాం నాకు ఒక షీల్డ్ లాంటిది ఇచ్చారు అది కూడా నాకు ఎంతో సంతోషాన్ని వచ్చింది